నేను మా కుటుంబంతో ఇంకా మా స్నేహితులతో కలిసి నేను వైజాగ్కి వెళతా వెళ్ళాను ఒకసారి అటు సాగరతీరం ఇటు పచ్చని కొండలు మధ్యలో అందాల నగరం విశాఖపట్నం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ నగరంలో పర్యటించాలంటే ఒకరోజు సరిపోదు ఇక్కడ బీచ్లు ఉద్యానవనాలు ఆలయాలు బౌద్ధ కళ బౌద్ధ రామాలు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఈ నగరంలో సొంతం మరి ఈ నగరంలో చూడదగిన ప్రాంతాలు విశాఖ నగరంలో ఒకప్పుడు వాల్తేరు అని కూడా పిలిచేవారు అయితే చాలామంది ఈ నగరం వైజాగ్ అని పిలిచేందుకు ఎక్కువ ఇష్టపడతారు తెలుగులో తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తరవాత రెండో అతి పెద్ద నగరం ఇదే ఈ సాంస్కృతిక ప్రకృతి అందాలు పెట్టింది పేరు సముద్ర మట్టానికి మూడు వందల యాభై ఆ అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం ప్రాంతమైన కైలాసగిరి ఇక్కడ సముద్రం నుంచి సమ ఇక్కడి నుండి సముద్రాన్నిచూస్తే నింగి నేల కలుసుకున్నాయా అని అనిపిస్తుంది ఇక్కడ అతిపెద్ద శివపార్వతి విగ్రహాలు పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి పిల్లలు వినోదాన్ని ఇక్కడ లోటు లోటు ఉండదు ఇక్కడ టాయ్ ట్రైన్లో కొండ చుట్టూ తిరగవచ్చు అలాగే కైలాసగిరి కొండ పైనుంచి వైజాగ్ నగరం మొత్తం కనిపిస్తుంది కైలాసగిరికి వెళ్ళేందుకు నిత్యం బస్సులు రోప్వే అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఇంకో ప్రసిద్ధి అయినది నాకు ఇష్టమైనది ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతుంది సంధ్యా సమయంలో మరి ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది ఇంకొక ప్రాంతం ఏం అక్కడ వైజాగ్లో ఉండే ఇంకొకటి ఏంటంటే తొట్లకొండ బౌద్ధ సముదాయం ఈ నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో భీమిలి వెళ్ళే దారిలో ఈ ప్రాంతం ఉంటుంది ఇక్కడ రాతిలో తొలిచిన అనేక తూట్లు ఉండడంతో ఈ ప్రాంతాన్ని తొట్లకుండ అని పి అనే పేరు వచ్చింది మూడవ శతాబ్దంలో బౌద్ధులు నిర్మాణాలు ఇక్కడే ఇక్కడ ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఈ ప్రాంతం నుండి కొద్ది దూరంలో బావికొండ ప్రాంతం ప్రాంతంలో కూడా వీటిని చూడవచ్చు ఇంకొకటి నాకు అక్కడ చ్ అక్కడ నాకు నచ్చిన పుణ్యక్షేత్రం ఏంటంటే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నగరానికి పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఈ రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది స్థానికులు స్వా స్వామివారిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది హిరణ్యకసిపుడిని సంప్రదించిన తరువాత ప్రహ్లాదుడు ఈ ఆలయాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి ఈ ఆలయం స్వామివారిని ఎప్పుడూ చందనంతో కప్పి ఉంచుతారు ఏటా అక్షయ తృతీయ రోజే జరిగే చందనోత్సవంలో స్వామివారి నిజ స్వరూపం దర్శనమిస్తారు ఇంకొక ఆలయం నేను వెళ్ళింది ఏంటంటే కాళీమాత ఆలయం ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న కాళీమాత ఆలయం ఎంతో మహిమ కలది భక్తుల నమ్మకం ఈ ఆలయానికి భావతరణి ట్రస్ట్ వారు నిర్మించారు ఇంకోకటి సబ్మెరీన్ మ్యూజియం చాలా దాంట్లో చూడ్డానికి సబ్మెరీన్లో ఏమేమి ఉంటాయని చూడ్డానికి చాలా మంచిగా ఉంటుంది దేశంలో ఏకైక సబ్మెరీన్ మ్యూజియమే వైజాగ్లోనే ఉన్నది ఇది ఇక్కడ పాల్ ఇక్కడ పెట్టిన సబ్మెరీన్ ఐఎన్ఎస్ కుర్సురా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్నది దాదాపు ముప్ఫై ఒక్క ఏళ్ళ పాటు దేశానికి సేవలు అందించిన ఈ ఐఎన్ఎస్ కుర్సురా దీన్ని చూసి సందర్శకులు అనుమతిస్తారు భీమునిపట్నం బీచ్ విశాఖ జిల్లాలో ఉన్న భీమునిపట్నాన్ని భీమిలీ అని కూడా పిలుస్తారు గోస్తాని నది పాయ ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది విశాఖపట్నం నుంచి ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ భీమిలీకి చేరుకోవచ్చు ఇక్కడ బీచ్ అందాలు మిమ్మల్ని కట్టి పడేస్తాయి ఇక్కడ లైట్హౌస్ విజయ నగరం రాజా రి రిసార్ట్స్ చూడదగినవి ఎర్రటి దిబ్బలు ఇంకొక ప్లేస్ రిషికొండ బీచ్ ఇది విశాఖకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రిషికొండ బీచ్ మీకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అర్ధ చంద్రాకారంలో ఉండే ఈ బీచ్లో రిసార్ట్లు వినోద కేంద్రాలు స్పీడ్బోట్లు వాటర్ స్కీలు విండ్సర్ఫింగ్ వంటివి అందుబాటులో ఉంటాయి ఎర్రగడ్డ బీచ్ విశాఖకు ఇంకొక నాకు నచ్చిందేంటంటే ఎర్రగడ్డ బీచ్ ఇక విశాఖకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది ఈ బీచ్ మిగతా సముద్ర తీరాల కంటే భిన్నంగా ఉంటుంది ఖాళీ సమయంలో ఎ ఎంజాయ్ చేయడానికి నేను మా ఇంటి దగ్గరున్న మా పొలం పొలంకి వెళతాను పొలం దగ్గరకి వెళతాను ప అక్కడికి ఎందుకు వె అక్కడి వెళ్ళి ఏం చేస్తాను అంటే అక్కడ ఆ పొలం దగ్గరనే దగ్గర ఆనుకుని ఒక న మూసీ మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది సో సంధ్యావేళ టైంలో అక్కడికి వెళ్ళి ఈ సూర్యాస్తమయం చూడటం ఆ పొలం చుట్టూ ఉండి తిరగడం ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అప్పుడు ఉండే ఆ సీనరీని చూస్తూ చూస్తూ ఉంటే మనల్ని మనమే మైమరచి పోతుంటాము ఇంకా మా దోస్తులు ఖాళీ సమయాలలో ఉన్నప్పుడు మా దోస్తులతో కలిసి నేను గుడికి వెళుతూ ఉంటాను అటు తి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాను మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను